తూర్పు గోదావరి జిల్లాలో పాటించే సాధారణ సామాజిక లేక సాంస్కృతిక ఆచారాలలో కొన్ని అంతర్వేది రథోత్సవం ఇది భారతదేశంలోని అతిపెద్ద రథోత్సవాలలో ఒకటి ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో అంతర్వేదిలోని భోగరాజు గుడిలో జరుగుతుంది ఈ రథోత్సవంలో భక్తులు భోగరాజు విగ్రహాన్ని ఒక పెద్ద రథంపై ఊరేగిస్తారు క్రిస్మస్ ఇది క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన సెలవు దినం ఈ సెలవు దినం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున జరుగుతుంది తూర్పు గోదావరి జిల్లాలో క్రైస్తవులు ఈ సెలవు దినాన్ని ఘనంగా జరుపుకుంటారు వినాయక చతుర్థి ఇది హిందువులకు అత్యంత ముఖ్యమైన సెలవు దినాలలో ఒకటి ఈ సెలవు దినం ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్లలో వస్తుంది తూర్పు గోదావరి జిల్లాలోని హిందువులు ఈ సెలవు దినాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈ ఆచారాలు పద్ధతులు ఈ జిల్లా యొక్క గుర్తింపుకి సమాజానికి వివిధ రకాలుగా దోహదపడతాయి ఈ ఆచారాలు ఈ జిల్లా యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో సహాయపడతాయి అంతర్వేది రథోత్సవం వినాయక చతుర్థి వంటి ఆచారాలు ఈ జిల్లాలోని ప్రజల సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి ఈ ఆచారాలు ఈ జిల్లా యొక్క సామాజిక ఐక్యతను పెంపొందించడంలో సహాయపడతాయి ఈ ఆచారాలు పాటించడం ద్వారా వివిధ మతాలు సంస్కృతులకు చెందిన ప్రజలు కలిసి చేరవచ్చు మరియు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవచ్చు ఈ ఆచారాలు ఈ జిల్లా యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడతాయి ఈ ఆచారాలకు సంబంధించిన ఉత్సవాలు పండుగలు ఈ జిల్లాలో పర్యటకాన్ని ప్రోత్సహిస్తాయి ఇది ఈ జిల్లాలోని ఆర్థిక వ్యవస్థకు మంచిది తూర్పు గోదావరి జిల్లాలో పాటించే సామాజిక మరియు సాంస్కృతిక ఆచారాలు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని కల్పిస్తాయి ఈ ఆచారాలు ఈ జిల్లా యొక్క సమాజాన్ని బలోపేతం చేయడం కూడా సహాయపడతాయి